మీరు గర్వించి తగిన విషయము ఏమిటి అనే దాని గురించి తెలియజేయడం గురించి నేను గర్వించ దగ్గ విషా విషయా విషయాలు ఏందంటే మా తల్లిదండ్రులు చిన్న చిన్నతనంలోనే చనిపోతే నన్ను మా తమ్ముడిని మా పెద్దన్నయ్య తీసుకెళ్ళి కావలిలో అతను దగ్గర పెట్టుకొని విద్యాబుద్ధులు చె నేర్పించి చూడటం జరిగింది ఆ క్రమములోనే వాళ్ళు మా తమ్ముడికి నాకు ఉద్యోగాలు కూడా రావడం జరిగింది ఉద్యోగాలు వచ్చిన తరవాత ఎవరిపాటికి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నాం కానీ ఉద్యోగాలు చేసుకుంటూ కూడా నేను మా తల్లిదండ్రులు లేకపోయినా మా తల్లిదండ్రులు లాంటి మా అన్న న మా అన్న వదిన్ని మంచి చెడ్డలు కూడా నేను చూసుకుంటూ ఉంటాం వాళ్లకి ఆర్థికంగా మేమేమీ సహాయం చేయలే చేయాల్సిన అవసరం అయితే లేదు మేము వెళ్ళి వాళ్ళ యొక్క ఆరోగ్యాలు స్థితిగతులు మంచి చెడ్లు ఎప్పటికప్పుడు విచారిస్తూ వాళ్ళకి ఏమన్నా ఆరోగ్యపరంగా హాస్పిటల్కి తీసుకెళుతు మంచి చెడ్డలు చూసుకుంటూనే ఉంటాం

మాములుగా డాక్టర్ గారు చూసి మెడిసిన్స్ ఇచ్చాడు మెడిసిన్స్ ఇచ్చిన తరవాత మళ్ళా మా వదిన టూ డేస్ తరవాత ఫోన్ చేసి అది ఆ మందులకు తగ్గలేదు మళ్ళా మనం డాక్టర్ దగ్గరికి పోదాం అని చెప్పింది సరే ఇమ్మీడియేట్గా నేన్ దానికి రే వాయిదా లేకుండా ఇమ్మీడియేట్గా తీసుకెళ్ళి మా వదిన్ని మళ్ళా డాక్టర్ గారి తీసుకెళ్లాను డాక్టర్ గారి తీసుకెళితే డాక్టర్ గారు మీరు మెడిసిన్స్ తగ్గలేదు కాబట్టి ఒకసారి బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్ తీస్తే బాగుంటుందని చెప్పి అడ్వైజ్ చేయడం జరిగింది ఇమ్మీడియేట్గా నేను మా అన్నయ్యని ఫోన్లో అడిగి చెప్తే ఇమ్మీడియేట్గా తీయించరా అన్నాడు ఇమ్మీడియేట్గా మా వదినకి నేను బ్రెయిన్లో ఎంఆర్ఐ స్క్యాన్ తీయించాను ఎంఆర్ఐ స్క్యాన్ తీస్తే చెవి దగ్గర తల లోపల పెద్ద నిమ్మకాయ కన్నా పెద్ద సైజులో ఒక ఒక గడ్డ ఉండింది ఆ గడ్డ కానీ తెలుసుకోకుండా ఉండి ఉంటే ఆ గడ్డ అట్లే కొద్ది ఇంకా ఇంకొద్ది రోజులు గానీ తెలుసుకోకుండా ఉంటే కళ్ళు పోయేవి చెవులు పోయేవి కానీ ప్రాణం కూడా చాలా ప్రమాదకరంగా ఉండేది అప్పటికప్పుడికి నేను స్పందించి పోయి తెలుసుకుందాని వల్ల ఆ కారణం వల్ల ఆమెను తీసుకెళ్ళి మళ్ళా ఇమ్మీడియేట్గా మెడ్రాస్లో ట్రీట్మెంట్ ఇప్ మూడు నెలలు హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఆమె చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంది ఆరోజు కానీ నేను మా వదిన్ని తీసుకొని అక్కడ ఎంఆర్ఐ స్క్యాన్ తీయించకుండా ఉంటే నేను జీవితంలో చాలా కోల్పోయేవాణ్ణి మా నేను దాన్ని పెద్ద విజయంగా భా భావిస్తాను మా వదిన తరఫున మా వదిన ప్రాణం కాపాడినంత సంతోషం నాకు మా కుటుంబ సభ్యులంతా భాస్కర్ నువ్వు లేకపోతే ఈరోజు మీ వదిన అసలు జీవితం ఎట్టుండేదని మేం అసలు ఆలోచించలేక పోతున్నాము నీవల్ల మాకు మా మీ వదిన్ని ఈ రోజు మా మా మన అందరం చూడగలుగుతున్నాం అనేవాళ్ళు నాకు తల్లి కన్నా ఎక్కువ మాకు వదినే ఆమె మంచి చెడ్డలు చూసుకోకపోతే ఇంక నేనెవరిని చూసుకుంటా నాకు అది భాద్యత నాకూ అదే నాకు నా జీవితంలో మంచి విజయం అని చెప్పి చెప్పుకునే వాడిని నేను పోలీస్ డిపార్ట్మెంట్లో నేను పోలీస్ కానిస్టేబుల్గా చేరి ఇక్కడినుంచి మళ్ళా సూళ్లూరు పేట తడ శ్రీహరికోట ఇవన్నీ తిరుగుతూ ఉద్యోగం చేస్తూ సూళ్లూరు పేట పోలీస్ స్టేషన్లో ఉద్యోగం చేస్తున్నాను సూళ్లూరు పేట పోలీస్ స్టేషన్లో ఐదు గంటలకి నేను ఈవినింగ్ పోలీస్ స్టేషన్కి పోగానే అప్పుడే ఒకతను ఇద్దరు ఇద్దరు వచ్చి ఒక నెల్లూరు నుంచి బంగారు తీసుకొని వస్తా ఉంటే ఒక కేజీ బంగారు కేజీ కన్నా ఎక్కువే ఉంటది ఒకటిన్నర కేజీ ఉంటుంది కేజీ బంగా ఒకటిన్నర బంగారు కేజీ బంగారు పెరుక్కొని కొట్టేసి తీసుకెళ్లిపోయారు ఐదు గంటలకి తీసుకెళితే ఆ రోజు రాత్రి పది గంటల లోపల ఒకటిన్నర కేజీ బంగారు నేనొక్కన్నే వాళ్ళని పట్టుకొని మా ఆఫీసర్ల దగ్గర హాజరుపరచడం జరిగింది అప్పుడు అన్ని పేపర్లో స్టేట్లో ఉన్న అన్నీ పేపర్లలో శభాష్ భాస్కరయ్య అని చెప్పి పేపర్లో వేయటం జరిగింది అది కూడా అది నాకు నేను గర్వించదగ్గ విజయంగా భావిస్తున్నాను ఎందుకంటే ఆటు అటువంటి విజయాలు మనం సాధించాలంటే దేవుడి యొక్క అను అనుగ్రహం ఉండాలి వీటన్నిటికి తోడు నాకు దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఆ దైవభక్తి తోటి నేను సాధించిన విజయాలు ఎన్నో ఉంటాయి ఉదయం నిద్రలేచిన తరవాత దైవాన్ని చూడందే ప్రార్థన చేసుకోందే దేవుడికి పూజ చేసుకొనిదే ఇంటి కాలు బయట పెట్టను మళ్ళా అదేవిధంగా ఈవెనింగ్ కూడా రాత్రి సాయంకాలం పూట కూడా ఖచ్చితంగా నేను దైవానికి పూజ చేసుకొని ఆ తరవాత కానీ భోజనం చేయను నాకు ఉదయము సాయంకాలము దైవ దేవుణ్ణి పూజించుకునే అలవాటు ఉంది దానివల్ల ఖచ్చితంగా నేను నేను ఆలోచించినా నేను సాధించాలనుకున్నవి ఖచ్చితంగా నేను విజయం సాధిస్తాను అందువల్ల నాకు పిల్లల విషయంలో కూడా నేను ఏమని అనుకున్నానో అదే విధంగా ఇద్దరు పిల్లలు నాకు సెటిల్ అయ్యారు నేను నా భార్య ఆరోగ్యం మంచి చెడ్డా చూసుకుంటాను అందువల్ల దాంట్లో కూడా నేను ఆరోగ్యం ఆరోగ్య రీత్యా అన్నీ విజయాలు సాధిస్తూ అందరిని నా నేను నా కుటుంబాన్ని విజయపథంలో నడిపించేదానికి నేను ఎంతో పాటు పడుతూ ఉంటాను